గుడ్ ఈవెనింగ్ మ్యామ్ ఆ ఎస్ మ్యామ్ మీ సూపర్ మార్కెట్లో ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి కదా అవి చెప్తారా మ్యామ్ అంటే ఇవన్నీ మేము కొనుగోలు చేసిన తర్వాత మీరు మా ఇంటికి డెలివరీ చేస్తారా మ్యామ్ ఓకే మ్యామ్ ఇంకా దాని క్వాలిటీస్ ఏమైనా కొన్ని చెప్తారా మ్యామ్ సేఫ్టీగా ఉంటాయా ఆ ప్రొవిజన్స్ అన్ని అవి రేటింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా పెరిగింది కదా ఇప్పుడు మ్యాగ్జిమం ఆయిల్ రేట్ ఎంతుంటుంది మ్యామ్ వన్ లీటర్ ఓకే మ్యామ్ ఇంకా షుగర్ ఎలా ఉంటుంది మ్యామ్ ఓ జాంగిరి ఎంతుంటుంది మ్యామ్ ఓకే మీ షాప్లో ప్రొవిజన్స్ మాత్రమే ఉంటుందా లేదంటే ఇంకా ఐస్ క్రీమ్స్ ఇలా బేకరీ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్ ప్రొడక్ట్స్ ఓకే ప్రొవిజన్స్ కూల్డ్రింక్స్ ఉంటాయా మ్యామ్ ఓ ఓకే థ్యాంక్యూ మ్యామ్